నమస్తే అమ్మ ఇప్పుడు మన ఆంధ్రరాష్ట్రంలో అనకాపల్లి మన చెఱకు చెఱుకు పంటకు ఫేమస్ కదా ఈ ఫేమస్ అయినందు వల్ల మీరు ఏమి చేయాలంటే ఒక బాధ్యతగా ఇప్పుడు మన చెఱుకు పంట ఎక్కువ వచ్చేటట్టుగా వాళ్ళ ఎక్కడ ఉన్న రైతులని మనం ప్రోత్సాహం చేయాలి ఆర్డరు ఏంటంటే ఇప్పుడు ఈ ఈ ప్రస్తుతానికి ఏంటంటే మనం ప్రభుత్వపరంగా ఈ పంటకు సబ్సిడీ కూడా ఇస్తున్నాము ఈ విషయాలు అన్నీ వాళ్ళకు చేప్పి వాళ్ళు ఎక్కువ శాతం పంట వచ్చేటట్లుగా మనకు అనకాపల్లిలో ఈ పంట గురించి వాళ్ళు వివరించాలి వాళ్ళను ప్రోత్సహించి ఆ పంట వచ్చేటట్టు చేయాలి అన్నమాట ఆ బాధ్యత మీకు ఇస్తున్నాను మీరు దాన్ని పూర్తిగా ఒక శ్రద్దగా అన్ని పూ పాటిస్తారు అని అని చెప్పి అందుకు ఆలోచిస్తున్నాను సరేనమ్మా అదే ఆ విషయము మీరు శ్రద్ద తీసుకొని వాళ్ళు ఒక ఆప్షన్ చేస్తే ప్రోత్సహిస్తే వాళ్ళు ఈ పంట సబ్సిడీ కింద విత్తనం తీసుకొని

వాళ్ళకు చెప్పండి కూడా మనం సబ్సిడీలో ఇస్తాం విత్తనాలు అని చెప్పి చెప్పి చెప్తే ఆ సబ్సిడీ కింద మీకు విత్తనాలు వస్తాయి మీరు దాన్ని శ్రద్దగా ఉత్సాహంగా పంటలు వేయండి దానికి దానికి తగిన రేటు కూడా మనం ధర నిర్ణయిస్తాం అని చెప్పి కూడా చెప్పండి బాధ్యత మీది ఓకే మరి అంటే మీ అందరి ప్రోత్సాహం ఉంటే మన ఈ పంట తొందరగా యూస్ చేస్తాం అన్నమాట ఓకే ఉంటాను అమ్మ